భారతీయ సినిమాలు అనేవి మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మన జీవితాన్ని కొన్ని కొన్ని సంఘటనలో మార్చ మార్చి వేస్తూ ఉంటాయి సినిమాల నుంచి మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాం జ్ఞానాన్ని కూడా కొన్ని కొంత సంపాదిస్తూ ఉంటాం కానీ రాను రాను ఏమైందంటే కొన్ని దశాబ్దాల క్రితం తీసే సినిమాలు పురాణాలు ఇతిహాసాలు ఆచార సాంప్రదాయాలను గురించే ఎక్కువగా ఉండేవి కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా ఉండేవి ఆప్యాయతలు అనురాగాలు కూడా ఆ తీసే సినిమాల్లో స్పష్టంగా కనిపించేవి కానీ ప్రస్తుతం రోజులు గడుస్తున్న కొద్దీ ఆధునిక ఆధునికానికి ఎక్కువగా అలవాటు పడ్డారు వెస్ట్రన్ కల్చర్ను ఎక్కువగా అలవాటు చేసుకుని సినిమాలు తీయడం జరుగుతుంది అదే విధంగా పురాణాలు ఇతిహాసాలను పూర్తిగా వదిలివేశారు సంగీతం అయితే అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంది సంగీతం అనేది వినడానికి వినసొంపుగా ఉంటుంది మనసుకి కూడా రిలాక్స్గా అనిపిస్తుంది నేను ఎక్కువగా సినిమాలు చూస్తాను సిరీస్ చూడను సినిమాలు ఎ ఎక్కువగా కుటుంబ చిత్రాలు ఎక్కువగా చూస్తూ ఉంటాను ఎందుకంటే వాటిల్లోనే ఆప్యాయతలు అనురాగాలు అన్నదమ్ముల మధ్య సంబంధాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అందుకే నేను ఎక్కువగా కుటుంబ చిత్రాలను మాత్రమే ఇష్టపడుతూ ఉంటాను నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు హీరోయిన్ శ్రీదేవి గారు వీళ్ళిద్దరూ కూడా నాకు తెలిసి మంచి యాక్టర్స్ నేను కూడా వీళ్ళకే అభిమానిని వీరు తీసే చిత్రాలు అన్నీ కూడా సమాజానికి మంచి మెసేజ్ను అందిస్తూ ఉంటారు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా నడవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విధంగా వీరు తీసే చిత్రాలు ఉంటాయి అదేవిధంగా నేను ఎక్కువగా చూసే పాటలు ఏమైనా ఉన్నాయి అంటే అవి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే పాటలు ఈ పాట ఈ సినిమాలోని పాటలు నాకు బాగా నచ్చుతాయి ప్రతి పాట కూడా మన పురాతనమైన ఆచార సాంప్రదాయాలను సంస్కృతి సంప్రదాయ సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ఉంటాయి అందుకు నాకు ఆ సినిమాలోని పాటలు అంటే చాలా ఇష్టం మనం తెలుగుతనం సంస్కృతి అన్నీ కూడా ఆ సినిమాలో పాటల ద్వారా స్పష్టంగా తెలియజేశారు అందులోని భార్యాభర్తల మధ్య అనురాగం అయినా అన్నదమ్ముల మధ్య ఆప్యాయత అయినా కుటుంబం అంటే ఎలా ఉండాలి ఎన్ని కలహాలు వచ్చినా అవి సరిదిద్దాలి ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయాన్ని కూడా ఆ సినిమాలో పాటల ద్వారా బాగా చూపిస్తారు అందుకు నాకు నేను ఎక్కువగా చూసే వినే పాటలు అయినా చూసే సినిమా అయినా సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు అదేవిధంగా నాకు ఇష్టమైన సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు వీరు తమ పాటలతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు ఈయ ఇవి ఈయన పాడే పాటలు చాలా వినడానికి చాలా ఆనందంగా మనసుకి ప్రశాంతంగా కూడా అనిపిస్తాయి నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానిని కూడా ఎక్కువగా ఆయన పాటలను వింటూ ఉంటాను కొన్ని కొన్ని పాటలు కూడా పాడుతూ ఉంటాను